తెలుగువారు తమ సాంప్రదాయక పద్ధతులను వివిధ రకాలుగా వాడుతారు తెలుగు అనేది ద్రావిడ భాష కుటుంబానికి చెందిన నుడి తెలుగువారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా ఉంటు తెలుగును ముందటి అధికార భాషగా వాడుతారు భారతదేశంలో ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలలో ముందు అధిక అధికారిక భాష హోదా కలిగిన కొద్ది నుడిలలో హిందీ బెంగాలీతో పాటు ఇది ఒకటి పుదుచ్చేరీలో యానం జిల్లాలో తెలుగు అధికారిక నుడి ఒడిస్సా కర్ణాటక తమిళనాడు కేరళ పంజాబ్ చత్తీస్గఢ్ మహారాష్ట్ర అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన తక్కులెక్కటి భాష దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు నుడులలో ఇది ఒకటి తెలుగువారు తెలుగువారు తమ సాంప్రదాయ పద్ధతులను జరుపుకోవడం చాలా ఎంతో పుణ్యం చేసుకుంటారు ఎందుకంటే తెలుగువారు తమ సాంప్రదాయాలని ఎప్పుడు ఎప్పటికి పాటిస్తు ఉంటారు తెలుగువారు మన ఆంధ్ర తెలంగాణలోని తెలుగువారు ఎంతో ఎంతో ఎంతో సంప్రదాయంగా ఎంతో పూ పద్ధతులను గౌరవించి ఎన్నో భాషలను మరింత ఎంతో వె ఎంతో గొప్పగా భాషను వాడుతు ఉంటారు తెలుగువారు తమ సాంప్రదాయాలను తమ పద్ధతులను ఎంతో గౌరవంగా ఎన్నో విధాలుగా జరుపుకుంటు ఉంటారు తెలుగువారు తమ గొప్ పెద్ద పెద్ద పెద్ద పెద్ద దేవాలయాలని చాలా గౌరవంగా గొప్పగా ఎన్నో విధాలుగా పాటిస్తు ఉంటారు